నృత్యంలో అంటే నాకు పెద్దగా కలలు ఏమి లేకుండే ఎందుకంటే నాకు డా నృత్యం వస్తే చాలు నృత్యం తప్ప ఏమీ వద్దు అనేది అనుకునేది ఉండే ఇలా క్లాసికల్ డాన్స్ ప్రత్యేకంగా ఇలాంటి నృత్యాలు రావాలి అనేసి నాకేం లేకుండా గాని నృత్యం అంటే ఇంట్రెస్ట్ ఉండేది అనమాట దానివల్ల నేను ఏం చేశాను అంటే మా నాన్నగారి ప్రోత్సాహం ద్వారా ముందుకు సాగినాను నేను మీకు చెప్పాను కాబట్టి అలా సాగడం వలన నృత్యం నేర్చుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు నేను టీవీలలో కొంతమంది డాన్సర్స్ గానే పెద్ద పెద్ద డాన్సర్స్ డాన్స్ చేయడం వాళ్లది చూసి నేను ఇంత పెద్దదాన్ని అయితే టీవీలలో కనిపిస్తాను ఇంకా నన్ను అందరు మెచ్చుకుంటారు అనేసి అదొక అవగ ఇంట్రెస్ట్ ఉండేదనమాట సో మైకల్ జాక్సన్ ఇప్పుడు ఆయన మైకల్ జాక్సన్ అంటే ప్రపంచమంతా ఇప్పుడు ఆయన గురించి తెలుస్తాది అంత పెద్ద కాకుండా ఏదో చిన్న ఆయన అంత కాకుండా కొంతవరకు దేశం వరకైనా ఆయన ప్రపంచం మొత్తం తెలుసు నేను దేశం వరకు అయినా తెలిస్తే బాగుండేది అని కల మాత్రం ఇప్పటికీ నాకు మిగిలింది ఒకవేళ నాకు ఆ అవకాశం వస్తే నేను ఖచ్చితంగా వినియోగించుకుంటాను లక్ష్యం అంటే నాకు లక్ష్యం అంటే డాన్సర్లో ఒక పెద్ద నృత్యకారిణి అవ్వాలి అనేసి పెద్దగా ఉంది ఊరిలో ఎట్లుంటుంది అంటే ఎవరు డాన్స్ చేసే వాళ్ళు కాని ఏ డాన్స్ వేసే వారిని చిల్లర అనుకుంటారు కానీ నేను ఏమి అనుకుంటున్నాను ఎవరు ఏమనుకున్నా పర్లేదు నాకు చిల్లర అనుకున్న పర్లేదు కానీ ఒకవేళ నాకు అంత పెద్ద పేరు వస్తే అందరూ నన్ను మెచ్చుకుంటారు కదా మా ఊరిలో కాని ఇంకా వేరే ఊర్లో కాని ఏడైన సరే ఒకప్పుడు ఈమెకి డాన్సా ఈమె బజారది లైక్ ఎట్లంటే హీనంగా చూస్తారు అనమాట ఈమె ఏంది డాన్స్ వేస్తుంది ఊర్లలో డాన్స్ వేస్తుంది పక్క ఊర్లలో డాన్స్ వేస్తుంది అంటే ఇంటిని మర్చిపోయి ఎలా పడితే అలా డాన్సే ప్రాణంగా పెట్టుకుంది తర్వాత ఎక్కడ రోడ్లమీద డాన్స్ వేస్తుంది అనేసి కొంతమంది నన్ను తిట్టారు కొంతమంది పొగిడారు అవన్నీ నేను లెక్కలోకి తీసుకోలేదు ఎందుకంటే నేను మైకల్ జాక్సన్ అంత కాకుండా కానీ ఎంతో కొంత అవ్వాలి అనేసి కోరుకున్న ఇప్పుడు చాలామంది కళాకారులు ఎట్లా ఉంటారు అంటే కాళ్ళు లేకపోయినా గాని డాన్స్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్లకి సో ఆ కాళ్ళు లేదు అనే అంగవైకల్యం వాళ్ళ మనసులో రానీయకుండా డాన్సే ప్రాణంగా పెట్టుకొని వ డాన్స్ వేయాలి నాకు అంగవైకల్యం ఉన్నా కానీ నేను అది మనసులో రానివ్వకూడదు నేను డాన్స్ వేయాలని మనసులో పెట్టుకొని వాళ్లు పెద్ద పెద్ద కళాకారులు అయిరు అలా నేనెందుకు అవ్వదు నేను ఏమీ అంగవైకల్యం నాకేమీ లేదు నేను మంచిగానే ఉన్న ఎవరో ఏదో అనుకుంటురు అనేసి నేను ఎందుకు నా మనసును నొప్పించుకొని డాన్స్ వేయకుండా ఆగాలి అనేసి అనుకున్నాను సో నేను అనుకున్నాను ఇంత పెద్దగా కాకుండా టీవీ షోలలో యాంకర్స్ వీటిలలో నేను కనిపిస్తే అప్పుడు నేను నా ఊరిలో కానీ ఎక్కడైనా కాని నన్ను మెచ్చుకుంటారు అల్లా నాకు ఒక పెద్ద కల ఉండేది అలాంటి టీవీ షోలో కనిపిస్తే నన్ను అందరూ మెచ్చుకుంటారు సో ఇంకా నేను ఇంకా ఇంకా పై స్థాయికి వెళ్లొచ్చు కొంచెం ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అవ్వచ్చు పేరు వస్తది పలుకుబడి వస్తది పైసలు వస్తాయి ఇవన్నీ ఆలోచించుకొని నేను ఏమనుకున్నాను అంటే డాన్స్ని ఎంచుకున్నాను అనమాట ఇంకేస్ నాకు డాన్స్ కాకుండా వేరేది ఇంట్రెస్ట్ ఉన్న కాని ఎవరు చెప్పినా మాటలు కూడా నేను పట్టించుకునే దాన్ని కాదు నా లక్ష్యం వైపే నేను ముందుకు సాగేదాన్ని అందువలన నేను ఏమంటున్నానంటే మీకు ఏమైనా లక్ష్యం ఉంటే వాళ్ళు ఏమనుకుంటురు వీళ్ళు తిడుతున్నారు లే వాళ్ళ తిడుతున్నారు లే ఆపేద్దాం అనేసి అనుకోకండి నాకు కూడా చాలా మంది తిట్టిండ్రు ఇలా పెళ్లి చేసుకోకుండా ఏంది ఈమె డాన్స్ వేస్తుంది ఊరిలో అమ్మేట తిరుగుతుంది డీజేల మీద ఎవరి పెళ్లి అయినా కాని ఈమె డాన్స్ వేస్తుంది ఏంది ఈమెకి పని పాట లేదు అందరి పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే ఈమె ఏమో డాన్స్లు ఎమ్మటే తిరుగుతుంది అనేసి నన్ను చాలామంది తిట్టిండ్రు అనమాట అయినా కాని వాటన్నిటిని పగ పట్టించుకోలేదు అందువలన మీరు కూడా పట్టించుకోకుండా ఏమైనా ఉన్నా కాని సర్లే వీళ్ళెందుకు వీళ్ళనుకుంటే మానీలే ఈ రోజు అనుకుంటురు రేపు ఒకవేళ నాకు పెద్ద పేరు ఉంటే వాళ్లే తిట్టుకుంటురు ఆరే ఆరోజు తిట్టుకున్నానే ఈ పిల్లని ఈరోజు ఇంత స్థాయికి ఎదిగిందా ఒకవేళ ఒకవేళ మనం మన దగ్గర నుంచి వాళ్లకు ఏమైనా సహాయం కావాలన్నా కాని వాళ్లు అప్పుడు మొహమాటం పడుతారు అరే ఇంత పెద్ద స్థాయిలో ఎదిగింది ఆ రోజు నేను తిట్టానే ఇప్పుడు నేను పైసలు కాని ఏమైనా అడగడానికి వెళ్ళినా కానీ చీప్గా ఉంటదిలే అనేసి అప్పుడు వారి వాళ్లు షేమ్గా ఫీల్ అవుతారు అనమాట నేనేమనుకున్నా నా కల నా కల ఫస్ట్ నా కల ఏంటంటే నేను మైకల్ జాక్సన్ అంతగా కాకున్న కొంతవరకైనా నేను డాన్సర్ అవ్వాలి పక్క నేను డాన్సర్ అవ్వాలి అనేసి మనసులో పెట్టుకున్నాను కలని కలని కనండి సహకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారు ఎంతో మంచిగా మనకి రాశారు కదా కవితలని ఆయన కూడా ఏంటి ఒకప్పుడు ఆయన కూడా చాలామంది ఇలా తి తిట్టేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు ఆయన ఎంత మంచి స్థాయికి ఎదిగారు అలా నేను కూడా ఆ స్థాయిలో ఆయన కాని అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాని సావిత్రిబాయి పూలే కాని వీళ్ళందరూ ఎవరి తిట్టినా కానీ వీళ్లు ఎవ్వరి మాట వినలేదు అన్నమాట నేను నేర్చుకోవాలి నేను ముందుకు సాగాలి అని మనసులో పెట్టుకున్నారు పెట్టుకొని అంత అంత పెద్ద పెద్ద కళాకారులు కాని డాన్సర్స్ అది ఇది అందరూ అయిడ్రు అనమాట అలా నేను ప్రపంచంలో కాకుండా దేశంలోనైనా నాకంటూ ఒక పేజీని నేను ఆక్రమించుకోవాలి రాయించుకోవాలి ఒక స్వాతి నా పేరు స్వాతి అంటే స్వాతి అంటే నేను నేను చెప్పుకోకుండా స్వాతి అంటే ప్రజలకు దృష్టిలో ఓకే ఈమె పెద్ద కళాకారిణి డాన్స్ బాగా వేస్తుంది అనేసి వాళ్ళ మనసులో రావాలి అనేసి నేను కోరుకుంటున్నాను ఎప్పటికైనా సరే నేను జీవితాంతం నేను మరణించే సమయం వరకు కూడా నాకు వచ్చే అవకాశాన్ని ఏ అవకాశాన్ని కాని నేను వదిలిపెట్టుకోను ఒకవేళ ఏ అవ ఏ చిన్న అవకాశం వచ్చినా గాని దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను తర్వాత మీరు కూడా సరే వాళ్ళ తిడుతున్నారని ముందుకు సాగకుండా ఆపేయకండి ఇప్పుడు మనకు తెలుసు సావిత్రిబాయి పూలే ఆమెకి స్టడీ అంటే చాలా ఇష్టం ఆమె మొదటి మొదటి లెక్చరర్ అయ్యింది ఆమె ఎట్లా అంటే అందరూ తిట్టారు అనమాట చీరలు మీద గుడ్లు పోయడం మొత్తం అన్ని ఎట్లా ఆమె చేరని ఎట్లబడితే అట్లా చేయడం ఆమె మీద ఎట్ల పడితే అట్ల చేయడం నువ్వు ఏందీ చదువుకునేది ఏంది పిల్లలకు పాఠాలు చెప్పేది ఏంది అనేసి చాలామంది తిడుతూ ఉండేవాళ్లు అనమాట కానీ ఇప్పుడు ఒకప్పుడు స్త్రీలకు అసలు చదువు అనేదే లేదు ఇప్పుడు ఎలా వచ్చింది ఆమె ప్రోత్సహించడం వల్ల పోరాడడం వల్ల వచ్చింది అలాగే మైకేల్ జాక్సన్ కూడా అసలు ఆయన ఇంత పెద్ద డాన్సర్ అంటే ఆయన ఏమి పెద్ద పెద్ద స్టెప్పులు ఏమీ వేయకపోతుండే చిన్న స్టెప్పులే కానీ ఎంత ఇంట్రెస్ట్తో ఆయన మంచిగా ఏసేవాళ్లు ఆయన స్టెప్పులు ఎవ్వరికి రాదు అంతంత స్టెప్పులు కాకుండా నాకు ఎంతో కొంత డ్యాన్స్ వస్తే గనక నేను ఆ డాన్స్ని నేర్ నెరవేర్చుకొని నేర్చుకొని అందరికీ నేర్పించే చాలా పెద్ద డాన్సర్ని అవ్వాలని నా కల ఆ కలని నేను పక్క నెరవేర్చుకోవాలనేసి నేను అనుకుంటున్నాను పక్కగానే సాధిస్తాను ఇప్పటికే కొన్ని కొన్ని చోట్ల నన్ను అందరు మెచ్చుకుంటుండ్రు నేను సాధించాను కూడా ఇంకా పై స్థాయిలో వెళ్లి అన్నీ అన్నిటిని సాధించాలని నేను అనుకుంటున్నాను మీరు కూడా అలానే సాధించండి నాకు డాన్స్ అంటే ఎంత ఇష్టం అంటే నాకు ప్రత్యేకంగా డీజేలు అనేది కానీ ఇంకా ఇట్లా డాన్స్ వే ఊరిలో కాని ఇట్ల డాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం దాని ద్వారా నేను ఏమి అంటున్నానంటే నాకు క్లాసికల్ డాన్స్ అంటే అంత ఇష్టం లేకుండే ఎందుకంటే అది చాలా రోజులు నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తే తప్ప నార్మల్గా రాదు అందుకనే ఇంకా నాకు చిన్నప్పటినుంచి మాస్ డాన్స్ కాని ఇట్లా ఇష్టం కాబట్టి ఇప్పుడు ఢీ జోడి కానీ ఇట్లా ఇప్పుడు రాజు అనుకో ఎగ్జాంపుల్ రాజు అనే అతను వాళ్లకి ఏమీ లేదు ఆస్తి కూడా లేదు ఆస్తి కూడా లేనందున ఆయి ఏం బాధపడలేదు ఎవరికో గల కాళ్ళు పట్టుకొని ఈ స్థాయి వరకు వచ్చిండు ఆయన ఈ స్థాయికి వచ్చి మంచి డాన్సర్ అయ్యిండు అనమాట సో అలా మీరు కూడా అవ్వాలి ఎందుకు అవ్వద్దు అనేసి నా మనసులో రేకెపించింది అనమాట సో నేను కూడా డాన్సర్ని అవ్వాలి అనేసి నేను కూడా అనుకుంటున్నాను ఆయన అంత పెద్ద స్థాయిలో కాకుండా కొంచెమైనా అవ్వాలి అనేసి శేఖర్ మాస్టర్ ఆయనకి ఆయన ఇప్పుడు దీ జోడినే కాదు ఎక్కడెక్కడో నుంచి ఆయనకు అవకాశం వస్తుంది ఆయన నెల జీతం ఒక కోట్లల్లో ఉంటాయి ఒక్క ప్రోగ్రాం చేస్తే ఆయనకి ఎన్నో లక్షలు ఉంటుంది ఒక రెండు గంటలు వస్తే అలా నేను కూడా అంత పెద్ద స్థాయిలో ఎదగాలి అంటే ఏ అవకాశాన్ని నేను వదులుకోవద్దు డాన్స్ ఏ ఇప్పుడు అందరూ ఉద్యోగం చేసుకో పెళ్లి చేసుకో అంటారు కానీ నేను ఏమంటున్నానంటే ఉద్యోగమే ఉంటే అందరూ ఉద్యోగాలే చేస్తే మిగతా మిగతావి ఎవరు చేస్తారు ఇప్పుడు వ్యవసాయమే అనుకో అందరు ఉద్యోగం చేస్తే వ్యవసాయం ఎవరు చేస్తారు అందరూ అందరూ ఉద్యోగం చేస్తే డాన్స్ ఎవరు చేస్తారు మనం ఎంజాయ్ ఎట్లా చేస్తాం అందరికీ ఎట్లా తెల అన్ని అన్ని విభాగాల్లో మనం ఉండాలి సో కొందరికి డాన్స్ కొందరికి చదువు కొందరికి ఏదో ఒక ఏదో ఒక జ్ఞానం ఉంటుంది కదా అలా నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం నేను పెద్ద డాన్సర్ని అవ్వాలి అనేసి నాకు చాలా పెద్ద కళా ఉంది ఆ కల నేను పక్క నెరవేర్చుకోవాలని అనేసి నేను అనుకుంటున్నాను దయచేసి ఎవరైనా మీ ఎవరికైనా డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రోత్సహించండే కానీ నువ్వు డాన్స్ అనేసి ఎవరు ఇది చేయకండి మా అమ్మ కూడా చాలా నన్ను తిట్టేది వేరే వాళ్ళు కూడా నాకు బాగా మంది తిట్టేవాళ్ళు అనమాట నువ్వేంటి డాన్స్కి వెళ్తున్నావు అక్కడికి వెళ్తున్నావు అవసరమా నీకు మూసుకొని పెళ్లి చేసుకోకుండా ఏందిది నీకు అనేసి అనేవాళ్ళు కానీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అనేసి తర్వాత తర్వాత అందరికీ తెలిసింది నేను ఇంస్టాగ్రామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండడం వల్ల అందరికీ తెలిసింది అనమాట నేను ఇట్లా డాన్సర్ అని అనేసి సోషల్ మీడియాల ద్వారా సోషల్ మీడియా వచ్చినకాడ నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఎందుకంటే నేను ఏది ఉన్నా కాని డాన్స్ పెడితే డాన్స్ వేసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అందరూ చూడడం వల్ల అందరికీ తెలిసిపోయింది అందువలన ఇలా నాకు ఒక పెద్ద ఛాన్స్ రాకపోతుండేనా నాకు వస్తుంది ఏమో అనేసి అనుకుంటున్నాను ఒకవేళ జీవితంలో నేను ఒక పెద్ద డాన్సర్ని అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటున్నాను అనేసి కోరుకుంటున్నాను మీకు కూడా ఒకవేళ డాన్స్ ఇష్టమైతే మీరు డాన్స్ చేయండి దేన్ని పట్టించుకోకండి అలా నాకు డాన్స్ అంటే ఎంత ఇష్టమంటే చాలా అంటే చాలా ఇష్టం మొన్న న్యూ ఇయర్కి అయితే చాలా బాగా వేశాను అన్నిట్లో సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాను అనమాట అంత ఇష్టం నాకు డాన్స్ అంటే రాజు అంత శేఖర్ మాస్టర్ అంత మైకేల్ జాక్సన్ అంత వీళ్ళల్లో అందరూ మొగోళ్ళు ఎక్కువమంది ఉన్నారు అవకాశం అబ్బాయిలకే ఎక్కువ వస్తుంది అమ్మాయిలకు కూడా ఎందుకు రావద్దు అమ్మాయిలకు ఏమి డాన్స్ రాదా అమ్మాయిలకు వచ్చినా కాని ఆ పేరెంట్స్ వల్ల వాళ్ళు వెనకబడి పోతున్నారు అనమాట మా నాన్న నాకు ప్రోత్సహించారు కాబట్టి నాకు అంత బాధ లేదు కొంతమంది అమ్మాయిలు ఏంటంటే పేరెంట్స్ ఏమో వద్దు అనేసి చెప్తారు అనమాట అందుకే వాళ్లకి ప్రోత్సహించక పోవడం వలన ఇంకా వాళ్ళు కూడా వదులుకున్నారు నాకు మా వాళ్ళు ప్రో ప్రోత్సహించరు కాబట్టి నేను పక్క డాన్స్ వెయ్యాలి అనేసి అనుకుంటున్నాను పెద్ద డాన్స్ వెయ్యాలి అనేసి కాదు డాన్సర్ని అయిపోయిన ఆల్రెడీ చిన్నపాటి డాన్సర్ని అయినా కానీ ఇంకా పెద్ద డాన్సర్ని అవ్వాలి అనేసి నేను కోరుకుంటున్నాను దయచేసి మీకు ఎవరికైనా అమ్మాయిలకు ఛాన్స్ వస్తే మీరు వాళ్ళ కలలని సహకారం చేపియండి కాని ఇట్లా చేయకండి నువ్వు డాన్స్ చేయకు అది చేయకు అనేసి వాళ్ళు వాళ్ళని అది చేయకండి ప్లీజ్ దయచేసి నా యొక్క మనవి నేను కోరుకుంటు కోరుకునేది ఒకటేనండి ఎవరికైనా డాన్స్ వేసే అవకాశం వస్తే మీరు వాళ్ళని ప్రోత్సహించండి నాకు వచ్చింది నా తల్లిదండ్రులు నాకు ప్రోత్సహించుండ్రు ఈరోజు నేను అందరికీ నేర్పిస్తున్నాను ఒక డాన్స్ స్టూడియో పెట్టుకున్నాను అందరికీ నే నా డాన్స్ స్టూడియోలో ఒక యాభై మందికి పని కల్పించాను అలా నేను ఇప్పుడు చిన్నపాటి డాన్సర్ అయినా ఇంకా పెద్ద నేను డాన్స్ ఉత్త డాన్స్ స్టూడియో కాదు అందరూ నన్ను పిలిచే స్థాయికి నేను ఇప్పుడు అందరిని పిలిచి నేర్పిస్తున్నాను కానీ ఏదో ఒక రోజు అందరు నన్ను పిలిచి అందరిని ఇన్వైట్ చేసి ఒక పెద్ద స్థాయిలో ఎదిగించాలి అనేసి నేను అనుకుంటున్నాను అలా నేను అవ్వాలి అనేసి కోరుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే నా లక్ష్యాన్ని నేను వెళ్ళాలి అనుకుంటున్నాను లక్ష్యం వైపు నేను సాగాలనుకుంటున్నాను మీరు నన్ను ప్రోత్సహిస్తారు అనేసి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు